నేను వివో వి ట్వంటీ నైన్ ఫైవ్ జి మొబైలు ఆర్డర్ చేసుకున్నాను నా ఫస్ట్ ప్రోడక్ట్ ఇలా ఆర్డర్ చేసుకున్నాను ఇది చాలా బాగుంది మెరూన్ కలర్ వచ్చింది బ్యాక్ సైడ్ కెమెరాలు రెండు వచ్చాయి కెమెరాతో పాటు దీనికి ఫ్లాష్ కూడా వచ్చింది చాలా అందంగా వుంది అదే విధంగా ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ డిస్ప్లే వచ్చింది అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లే వాటర్ ప్రూఫ్ కూడా అదే విధంగా దీనికి బ్యాక్ సైడ్ పౌచ్ కూడా వాళ్ళే ఇచ్చారు చాలా బాగుంది అంతే కాకుండా దీని బ్యాటరీ పిక్ అప్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెగా వాట్స్ బ్యాటరీ పిక్ అప్ వుంది ఛార్జింగ్ చాలా బాగా కాస్తుంది ఛార్జర్ కూడా స్పీడ్ చార్జరు ఇది టూ ఫిఫ్టీ ఫోర్ ఎంబి స్టోరేజ్ వుంది ఇంటెర్నల్ స్టోరేజు వన్ ట్వంటీ సిక్స్ ఇంటెర్నేల్ స్టోరేజ్ వుంది సిక్స్టి ఫోర్ మెగా పిక్చర్ కెమెరాస్ వున్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా పిక్చర్ క్లారిటీ చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది లైట్ వెయిట్ ఇది చాలా ఈజీగా వుండి హేండిల్ చేయడానికి కూడా సాఫ్ట్వేర్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రొడక్టు